హలో ఆర్డర్ నంబర్ ఎనిమిది వందల ముప్పై నుండి మాట్లాడుతున్నామండీ మేము అరగంట క్రితం బిర్యాని కేక్ పులిహోర ఆర్డర్ చేసాం వాటితో పాటుగా కుకుంబర్ సాస్ అండ్ ఉల్లి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను వీలైనంత తొందరగా పంపించండి సార్ ప్లీజ్